నా సంస్కృతిలో ముగ్గులు సూర్యునికి దర్పణం ఇవ్వటం నుదుటిపై కుంకుమ పెట్టుకోవడం జంధ్యం వేసుకోవడం పూజ కోసం గుడికి వెళ్ళడం దర్గాకు వెళ్ళడం ఉపవాసాలు వంటి మరెన్నో మతపరమైన ఆచారాలను చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ఆచారాలు మన భక్తి నమ్మకాలు మరియు సంస్కృతిని ప్రతిబింబిస్తాయి ముగ్గులు శుభం మరియు ఐశ్వర్యానికి చిహ్నంగా పరిగణమిస్తాయి వాటిని సాధారణంగా ఇంటి ప్రధాన ద్వారం ముందు లేదా ప్రత్యేక సందర్భాలలో వేస్తారు సూర్యుడు శక్తి మరియు జీవితానికి చిహ్నంగా ఉంటాయి సూర్యునికి తర్పణం ఇవ్వడం ద్వారా మనం అతనికి కృతజ్ఞతలు తెలియచేస్తాం మరియు అతనికి అనుగ్రహాన్ని కోరుకుంటాం నుదుటిపై కుంకుమ పెట్టుకోవడం శుభం మరియు పవిత్రతకు చిహ్నంగా ఉంటుంది ఇది శివునికి అంకితం చేయబడినది ఇతర దేవతలతో పాటు జంధ్యం పురుషులకు ధరించే ఒక చి చిన్న తాడు ఇది సత్యం మరియు పవిత్రతకు చిహ్నంగా ఉంటుంది గుడికి లేదా దర్గాకు వెళ్ళడం భగవంతుడిని ఆరాధించడానికి మరియు అతనికి ప్రదానాలు చేయడానికి ఒక మార్గం ఉపవాసాలు శరీరాన్ని శుద్ధి చేయడానికి మరియు మన భక్తిని పెంచడానికి ఒక మార్గం ఆనందంగా ఈ ఆచారాలు మన సంస్కృతిని ఒకరికి ఒకరు కనెక్ట్ చేయడానికి సహాయపడతాయి అవి మనకు సాధారణ భావాన్ని ఇస్తాయి మరియు మనం భాగమైన ఏదో పెద్దదానికి చెందినట్టు అనిపిస్తాయి ఈ ఆచారాలు నా సంస్కృతిలో చాలా లోతుగా పాతుకుపోతాయి